తెలుగు రాష్ట్రాలలో రుచికరమైన వంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రజలు మన తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లలో మనకు ఉన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలను భోజనప్రియలు కూడా అంటారు ఎందుకంటే అనేక రకాలైనటువంటి వంటలు రుచులు ఇక్కడ ప్రజలు రకరకాల వంటలు వండి జనాదరణ పొన్ పొందిన ప్రత్యేకన వంటకాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి అది మనకు ముఖ్యంగా హైదరాబాద్ ధమ్ బిర్యానీ అని ఆగడువు రాయలసీమ వైపు పోతే రాగి సంకటి ఇటు ఆంధ్రా సైడ్ పోతే ఆవకాయ బిర్యానీ లాంటి అనేక రకాలైనటువంటి వంటలు మన తెలుగు రాష్ట్రాలలో జనాదరణ పొంది కలిగి ఉన్నాయి ఇక్కడ ప్రజలల్లో బిర్యానీ అనేది ఒక